అదే ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి కాల్ చేస్తున్నామండి ఏజెంట్ని అదే మీరు పాలసీ కోసం డాక్యుమెంట్స్ ఏమేమి కావాలని అడిగారు కదా ఆధార్ కార్డు పాన్ కార్డు రెసిడెన్షియల్ ప్రూఫ్ వంటివి కావాలండి ఆధార్ కార్డు మీ గుర్తింపు రుజువుగా ఉపయోగపడుతుంది అలాగే పాన్ కార్డు మీ ఆదాయాన్ని లెక్క చెయ్యడానికి అలాగే రెసిడెన్షియల్ ప్రూఫ్ వచ్చేసి మీరు ప్రస్తుతం ఉన్న ఇల్లు గురించండి అలాగే రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ కావాలి క్యాన్సిల్ చెయ్యబడిన చెక్కు లేదా పాస్బుక్కు కావాలండి మీ బ్యాంక్ అకౌంట్తో లింక్ అయ్యి ఉండాలి అలాగే ఆరోగ్య పరీక్షలు కూడా మాకు సమర్పించాలండి కొన్ని పాలసీల కోసం ఆరోగ్య పరీక్షలనేవి అవసరం కావచ్చు కంపల్సరీగా చెయ్యించుకోవాలండి అలాగే క్యాన్సిల్ చేయ్యబడిన చెక్కు లేదా పాస్బుక్కు లేకపోయినా మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇవ్వచ్చండి అలాగే ఆరోగ్య పరీక్షలైతే మాత్రం కంపల్సరీగా చెయ్యించుకోవాలి అంటే మీరు ఏ పాలసీ తీసుకుంటున్నారన్న దాని మీద ఆధారపడి ఉంటుంది

హెల్త్ ఇన్సూరెన్స్ కోసం ఆరోగ్య పరీక్షలు మా కంపెనీ తరపున మేము చెయ్యిస్తామండి మా హాస్పిటల్లోనే అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ కోసం ఆరోగ్య పరీక్షలైతే మేము చెయ్యిస్తాము ఇలాగే ఇక్కడ పరీక్ష చెయ్యించుకుని అవి డాక్యుమెంట్స్ అవి మేమే తీసుకుంటాము మీరు డాక్యుమెంట్లను స్కాన్ చేసి మాకు ఈమెయిల్ చెయ్యవచ్చు లేదా మా ఆఫీస్కి వచ్చి నేరుగా ఇవ్వచ్చండి

అడ్రస్ మెసేజ్ చేస్తామండి విత్ఇన్ ద డే మీరు ఎప్పుడు ఖాళీగుంటే అప్పుడు వచ్చి ఒకసారి మమ్మల్ని సంప్రదించండి ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి చెయ్యండి మేడం ఓకే మేడం థ్యాంక్ యూ